ఇక్కడ మత్స్యకారులు ముస్లింలు హిందువులు క్రైస్తవులు అనే మూడు మత సమూహాల సమూహాలుగా ఉన్నారు లాటిన్ క్యాథలిక్ కమ్యూనిటీకి చందినటువంటి దళితులు కూడా మత్సకారులుగా ఉన్నారు మరియు సంఘంలో కలిసి వాళ్ళతో పాటు ఐక్యత కలిగి నడుచుకుంటారు మత్స్యకార సంఘాలు జరుపుకునే పండుగలు ఏంటంటే దసరా సంక్రాంతి క్రిస్మస్ ఉగాది జరుపుకుంటారు